హలో ఓలా ఆటో బుక్ చేసుకున్నాను మంచిర్యాల వెళ్ళాలి నేను మందమరిలో ఉన్నాను మీరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు మంచిర్యాల వెళ్ళాలి మీరు త్వరగా నేను ఉన్న చోటుకి వస్తారా